ఆర్టిస్టుగా నేను ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు కష్టాలు మీకు చెప్తాను అవి నేను చాలా అధిగమించాను ఏమిటి అంటే ఆర్టిస్ట్గా రావడం అనేది చాలా కష్టంగా ఉంది కొన్నిసార్లు ఆర్ట్ సామాగ్రి స్టేషనరీ కొరత ఇంకా ప్రేరణ మద్దతు లేకపోవడం కూడా చాలా ఎదుర్కొన్నాను మనం ఆర్టిస్ట్గా రాణించాలి అనుకున్నా కూడా ఇతరులు మనకి ఇచ్చే సవాళ్ళు మళ్ళీ మనం మన గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తాం

ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడం కూడా గమనిస్తాము